నాకు మొదట్లో శ్రీ శ్రీ గారు రచ రచనైనటువంటి మహా మహా ప్రయస్థానం అనే పుస్తకాన్ని చదవడం జరిగింది దానిలో పూర్తిగా మార్క్సిజం సంబంధించినటువంటి భావాజాలం కలిగిన పుస్తకం దీన్ని మొదట్లో నాకంత నచ్చలేదు కానీ ఆ పుస్తకాన్ని చది చదివిన కొద్ది నాకు మరింత ఆసక్తితో ఈ పుస్తకం మొత్తం చదవాలనేటువంటి కోరిక కలిగింది ఎందుకంటే శ్రీ శ్రీ గారు ఈ యొక్క మహాప్రస్థానం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది శ్రీ శ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాస రావు ఇందులో మహాప్రస్థానంలో ఎక్కువగా సామాన్య పేద మధ్యతరగతి ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడేటువంటి శ్రీశ్రీ గారి యొక్క పదజాలం చాలా వరకు అందులో ఉన్నటువంటి పదాలు మార్క్సిజంలోనూ ఉంటాయి మరియు మనకు మార్క్సిజాన్ని మరియు పురాణాలు పురాణాల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి పురాణాలకు సంబంధించిన పదాలను నిజం చేస్తూ చారిత్ర చ చరి చరిత్రను వాస్తవికతను తెలియచేయడం జరిగింది అందువల్ల ఈ యొక్క మహాప్రస్థానం పుస్తకాన్ని నేను పూర్తిగా చదవడానికి నాకు ప్రేరణ కలిగింది శ్రీ శ్రీ రాసినటువంటి ప్రముఖ రచనలల్లో మనకు ఖడ్గ సృష్టి మరో ప్రపంచం అనంతం ఆలాంటి ప్రముఖ రచనలు మనకు అందుబాటులో ఉన్నవి

విప్లవకవి తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన శ్రీ శ్రీ తన రచనలు

అద్భుతంగా సామాన్యుడు పడేటువంటి కష్టాలను ఎలుగెత్తి చాటే విధంగా శ్రీ శ్రీ గారు శ్రీ శ్రీ గారు రచించారు